మా ఇంటికి మా స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ అందర్నీ ఇన్వైట్ చేశాను ఒక రోజు ప్లాన్ చేసుకొని అందరూ వచ్చారు వచ్చిన వెంటనే మా ఇంట్లో ఫుడ్ ఐటమ్స్ చూసి మా ఫ్రెండ్స్ అంతా షాక్ అయ్యారు ఏంటికిరా ఇంత మీకు కష్టం ఎందుకు మీ మమ్మీకి ఎందుకు అంత కష్టపెడతావ్ అని అడిగితే మా మమ్మీ అలా చెప్పలేదు మా మమ్మీ అయితే నాన్న మీరు చాలా రోజుల తర్వాత కలుస్తారు కదా సో అందుకనే మీకు ఇలా డిన్నర్ ఏర్పాటు చేశాను బాగా తినేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి నాన్న అని మా అమ్మ చెప్పింది ఓకే అని వాళ్ల టీస్ వాళ్ల వాళ్ల సీట్స్లో వాళ్లు వాళ్లు కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఒకరినొకరు ఉండే ఐటమ్స్ని సర్వ్ చేసుకున్నాము సర్వ్ చేసుకుని వాళ్లల్లో తిన్న బాగా తినిన తర్వాత నేను తిన్న ఐటమ్ చాలా బాగా అనిపించింది నాకైతే సో అందుకనే మా ఫ్రెండ్ని కూడా నువ్వు ట్రై చేయరా నువ్వు ట్రై చేయరా అందరికీ నేను ఎక్స్పోజ్ చేశాను వాళ్లు ఈ తీసుకుని వాళ్లు తిని బాగుంది అనేసి నన్ను అప్రిషియే అప్రిషియేట్ చేశారు మా మమ్మీకి అయితే మీ మమ్మీ బాగా హోటల్ మేనేజ్మెంట్ చేసినట్టు ఉంది సో బాగా వండింది రా అనేసి మా మమ్మీని కూడా వాళ్లు అప్రిషియేట్ చేశారు కంగ్రాట్స్ చెప్పారు మీ ఇంటిలో పుట్టడం నీకు చాలా అదృష్టంరా అలా ఇలా చెప్పారు తర్వాత బాగా తిన్న తర్వాత మా మమ్మీ మళ్లీ కాఫీ పెట్టి మాకిచ్చింది కాఫీ తాగాము కాఫీ తాగి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్లాలి అనేసి అనుకున్నాము

హ్యాపీగా వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనేసి అనుకున్నాము వెళ్లి ఆడ ఫుడ్డు చూస్తే వేరే లెవెల్గా ఉంది అందరూ బాగా తిన్నాము ఫుల్గా తిన్నాము ఒకరినొకరు ఫోటోలు ఫోటోలు పట్టుకొని ఫోటోలు పట్టుకొని హ్యాపీగా వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్లారు వెళ్లేటప్పుడు మళ్లీ మా ఊర్లో ఇలా ఫంక్షన్ జరుగుతుంది అందరూ రండిరా మీ మీ కన్నా బీభత్సంగా చేస్తాము వచ్చి చూడండి మా ఆహారం మేము పెట్టే ఫుడ్లని చూస్తే మీరైతే షాక్ అవుతారు ఒకసారి రండి అనేసి మా ఫ్రెండ్స్ని కూడా పిలిచారు అలానే వాళ్ల ఊర్లకు కూడా వెళ్లాను వెళ్ళినప్పుడు వాళ్లు మేమైతే వెజ్ పెట్టేము కానీ వాళ్లు నాన్ వెజ్ పెట్టి బీభత్సం చేశారు చూసే వాళ్ళ ఐటమ్స్ చూస్తే మాకే తల తల తిరిగింది తింటే ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్ చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే మేము అయినా వెజ్ పెట్టాం కానీ మా ఫ్రెండ్ మాకు నాన్ వెజ్ తినిపించాడు బాగుంది తినము వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మాకు వడ్డించారు చిన్న పెద్ద లేకుండా ఒకరినొకరు తినిపించుకున్నాము ఫొటోస్ పట్టుకున్నాము హ్యాపీగా వాళ్లు మమ్మల్ని సాగరించారు మళ్లీ వేరే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము మా ఫ్రెండ్ వచ్చి నువ్వు కన్ఫామ్గా మా ఇంట్లో కూడా తినేసి వెళ్లాలి అనేసి ఎక్కువ మొహమాటం చేశాడు మొహమాటం చెప్పాడు మేము వాళ్ళ ఇళ్లకు కూడా వెళ్లి కొంచెం తిన్న బాగుండాలి అలా చేయరా ఏదో ఒకటి చెప్పను వాడు మంచి ఫుడ్ అయితే చేశాడు ఆ ఫుడ్డు